భారతదేశంలోని వాతావరణం ఎలా ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇది ఎలా మార్పులు జరుగుతూ ఉంటుంది అనే నేను తెలుసుకున్నాను అయితే భారత దేశంలో వాతావరణం చాలా బాగుంటుంది అయితే ఎండాకాలంలో ఎం ఎండలు వర్షాకాలంలో వర్షము ఇంకా చలికాలంలో చలి ఎంత దిట్టంగా ఉంటుంది అంటే వర్షాకాలంలో ఎంత వర్షం పడుతుందో ఎండాకాలంలో అంత గట్టిగా ఎండలయితే కాస్తాయి అయితే ఇప్పుడు జరుగుతున్న పొల్యూషన్ వల్ల ఇంకా జరుగుతున్న క కొన్ని కొన్ని హఠాత్ పరిణామాల వలన చలికాలంలో ఎండలు వర్షాకాలంలో కూడా ఎండలయితే కాస్తున్నాయి అయితే దీనివల్ల అవి ఎండాకాలంలో వర్షాలు కురుస్తున్నాయి అయితే అది ఎంత మంచిగా కాకపోయినా మన మనము వాటిని అప్పుడప్పుడు సరిదిద్దుకుంటూ పోవాలి అయితే ఇంకొక విషయం ఏమిటంటారా నాకు భారతదేశంలో వాతావరణం కోసం తెలుసుకున్నప్పుడు ఎంతో గొప్ప విషయం అయితే జరిగింది అయితే పొల్యూషన్ తక్కువ ఉంటే మన వాతావరణం ఇంకా కారిక్రమాలలోని అక్కడ నిండు నిండి ఉన్న నిండి ఉన్న చెరువులో అయితే దాంట్లో నుంచి అవి ఆవిరి చేసుకుని మంచిగా ఉపయోగించే సమయంలో వారి ఎంతో అద్భుతంగా అయితే జరుగుతూ ఉండేది అయితే ఈ వాతావరణం అనుకూలంగా ఉన్న సమయంలో పంటలు బాగా పండుతాయి అయితే ఎలాంటి తేడాలు రాకుండా ఉండే సమయంలో కూడా మనము తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఏమిటంటే భారతదేశంలోని వాతావరణం ఎలా మారుతుందో అన్నది తెలుసుకోవాలి అయితే ఆ మార్పులు ఏమీ లేనప్పుడు చక్కగా ఎండలు వర్షాకాలంలో వర్షాలు చలికాలంలో చలి వలన పంటలు కూడా చాలా బాగా పండుతున్నాయి అయితే రైతులు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటున్నారు అయితే దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇది ఎలా మారుతుంది అంటే చెరువులున్న ప్రాంతంలో చల్లగాను ఎండాకాలంలో కూడా చల్ల గాలులు వీస్తూ ఉంటాయి అలాగే వర్షాకాలంలో వర్షాలు రావడం వలన ఒకవేళ ఎమన్నా ఇబ్బంది ఉంటే వరదలు వచ్చే ఇబ్బంది కూడా ఉంటుంది